నేను పాటలు నేర్చుకునేటప్పుడు సాధారణంగా రోజుకు ఒక నిర్దిష్ట సమయాన్ని కేంట కేటాయించడం ద్వారా ముఖ్యం ఉదాహరణకు ప్రతీరోజు ముప్పై నుండి అరవై నిమిషాలు పాటలు ప్రాక్టీస్ చేయడం నాకు బాగా ఉపయోగపడుతుంది ఇది నా శరీరాన్ని మరియు మనసు ఎప్పటికప్పుడు ఉత్తేజితం చేస్తూ పాటలు ప్రదర్శనను మెరుగుపరుస్తుంది సహాయపడుతుంది ప్రాక్టీస్ సమయంలో నేను మొట్ట మొదటిగా పాటలను వివరణ వివరించే వరకు విని ప్రతీ పదం ధ్వని మరియు స్వరంపై దృష్టి పెడతాను అలాగే పాటల్లోని సంగీతం లయ మరియు భావాన్ని కూడా బాగా గ్రహించేందుకు పాటలను విడిగా అర్థం చేసుకుంటూ అంగీకరిస్తాను రతిలో